నమస్తే మేడమ్ గుడ్ మార్నింగ్ నమస్తే మేడమ్ కూర్చోండి అవును మేడమ్ మీ అబ్బాయి బ్యాడ్గా ఉన్నాడు కదా ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ అయ్యాయి కదండీ హా అతను ఎలా చదువుతున్నానండి ఇంటిదగ్గరా ఎమన్నా చదువుతున్నాడా అసలు ఇది మార్క్స్ కూడా అస్సలు సరిగ్గా రాలేదండి అన్నీ కొన్ని బోర్డర్ పాస్లా ఉన్నాయి ఒక వన్ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయినాడు అవును మేడమ్ ఇక్కడ కూడా అలానే ఉంటున్నాడు స్కూల్లో కూడా చెప్పేవేం వినట్లేదు క్లాస్సెస్ కూ అవి అల్లరి బాగా చేస్తున్నాడు మేడమ్ అసలు క్లాస్ అయితే వినట్లేదు చదివిందామన్నా తను అల్లరి చేస్తూనే ఉంటున్నాడు ఏమన్నా అంటే మళ్ళీ ఎదురు చెప్తున్నాడు మాకు కుడా సరే మేడమ్ నేను చెప్తాను కొంచెం మీరుకూడా ఇంట్లో చదివించండి అంటే తను కొంచెం కనీసం అట్లీస్ట్ రోజుకి వన్ అవర్ అయినా చదివితే కొంచెం నెక్స్ట్ ఎగ్సామ్స్కి ఇమ్ప్రూవ్మెంట్ ఉంటుంది మేడమ్ సరే మేడమ్ చెప్తాను మేము ఓకే మేడమ్ థ్యాంక్ యూ